నమస్కారమండి డ్రైవర్ గారా అదే నేను మీరు నిన్న నన్ను షా నిన్న నన్ను ఎయిర్పోర్ట్ నుంచి మా ఇంటికి తీసుకుని వెళ్లారు కదా నేను ఆ ప్యాసింజర్ నండి నేను మీకు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశానంటే నేను మీకు ముందుగా ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకు అంటే మీరు నేను ఎయిర్పోర్ట్ను అది నా విమానం వచ్చేసరికి చాలా ఆలస్యమైంది అది అర్ధరాత్రి రెండు అయింది నేనా టైమ్లో ట్యాక్సీ బుక్ చేసుకున్నాను కానీ మీరు వచ్చారు నేనా టైమ్లో అయ్యిద్దా అవ్వదో అని అనుకున్నాను కానీ అయ్యి మీరు వచ్చారు మీరు నన్ను చాలా క్షేమంగా తీసుకుని వెళ్లారు అక్కడ నాకు చాలా అంటే చాలా సంతోషం కలిగించింది ఇంకా రాత్రిపూట మా ఇల్లు చాలా దూరమైనా సరే మీరు తీసుకొనెళ్లి నేను రావటం కొంచెం ఆలస్యమైనా సరే మీరు అక్కడ వెయిట్ చేశారు నా దగ్గర ఎక్కువ డబ్బులు కూడా తీసుకోలేదు ఎంతయితే ఉందో అంతే కరెక్ట్గా తీసుకున్నారు ఎక్కువ డబ్బులు అయితే కూడా నా దగ్గర తీసుకోలేదు దానికి నేను మీ స్వభావానికి నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇలాగ మీరు నన్ను ఇంత క్షేమంగా తీసుకెళ్లినందుకు మీకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుందామని అనుకుంటున్నాను